నాకైతే పక్షులు చూడ్డం చాలా ఇష్టమండి వాటినెలా గుర్తుపడతానంటే చిలకలు పిచుకలు గ్రద్దలు ఇలాంటివి ఇంకా కాక్టైల్ బర్డ్ అనిచెప్పేసి ఒకటి పెంచుకుంటున్నామండి మేము అదేంటంటే మా అబ్బాయికి చాలా ఇష్టమది దానికి ట్రైనింగ్ ఇస్తూ కూడా ఉంటాడు అలాగే పక్షులు ఇక్కడే ఉంటాదండి ఎంటీఆర్ గార్డెన్స్ అనేసి ఒకటుంటుంది అందులో రకరకాల పక్షులుంటాయనమాట అందులోకి వెళ్ళి కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము అదేంటంటే మనకి పక్షుల గురించి తెలుసుకోవాలన్నా వాట్లిని గుర్తు పెట్టాలన్నా ఒక యాప్ ఉంటుందండి అది వెరియస్ బర్డ్స్ అనేసి ఒక యాప్ ఉంటుంది అది మా అబ్బాయే నా దాంట్లో ఇన్స్టాల్ చేసాడు దాని బట్టి నేను పక్షులననేది నేను గుర్తు పడతా ఉంటాననమాట వాటి అరుపులు అవి రకరకాల వాటిని ఎలా పెంచాలి అన్నా కూడా ఆ యాప్లో ఉంటాదనమాట ఇంకా యూట్యూబ్ ఛానెల్స్లో అయితే పెట్ కేరింగ్ అని చెప్పేసి మనకి అదొకటి బర్డ్స్ కేరింగ్ అని చెప్పి ఒక యూట్యూబ్ చానెల్ అనేది ఉంటాదనమాట శివా అని ఒకతను తెలుగుతనే మన పక్షులకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి వాటిని ఎలాగ మనం టీమ్ చేసుకోవాలి అనేది చెప్తూ ఉంటారనమాట ఇవి కూడా నేను చూస్తూ ఉంటాను అలాగే ఈ పక్షులనేవి చాలా మనకు దగ్గర ఉంటాయనమాట నేచర్కి దగ్గరగా ఉంటాయి నాకా వాటిని చూసినప్పుడు మనసంతా ఆహ్లాదకరంగా ఉంటాది అలాగే నేను ఇవి పెంచుకుంటున్నాను కాక్టైల్ బర్డ్ అని అది ఈపాటికి మేము గంట్లు అలాంటివి చేస్తూ ఉంటాం వాటి వాటిని వేయటం వల్ల అవేంటంటే మనకి మచ్చిగా అవుతాయనమాట నేను ఇలా చెయ్యి పెట్టగానే అది మన చేతి మీదకి వచ్చి కుర్చుంటుందనమాట అదంటే దానికెలాగో మేము ట్రైనింగ్ ఇవ్వటం జరిగిందనమాట